నాకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిజ్ఞానంలో మొబైల్ యాప్ డెవలప్మెంట్ మీద పరిజ్ఞానం ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మొబైల్ అనేది చాలా మొబైల్ లేని మనిషి అంటు ఎవరు లేరు మొబైల్ వాడకం ప్రతి ఒకరి దగ్గర మొబైల్ ఉంది ఈ మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేస్తే చాలా అభివృద్ధి చెందవచ్చు ఈ మొబైల్ యాప్ని డెవలప్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దీని పరిజ్ఞానం ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఈ మొబైల్ యాప్ను ఒకటి అభివృద్ధి చేస్తే డబ్బులు కూడా బాగా వస్తాయని నా ఆలోచన మొబైల్ యాప్ డెవలప్ చేస్తే ఎన్నో